నేను ఆన్లైన్లో బ్లూటూత్ అనే ఒకటి బుక్ చేసాను ఆ బ్లూటూత్ అనేది మనకి వాడిచ్చిన దాంట్లో అయితే చాలా అయితే గుడ్ క్వాలిటీస్ చెప్పారు కానీ నాకు అంతగా అయితే ఏమి అనిపించలేదు ఒకటి సౌండ్ క్వాలిటీ మనం అది పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ వింటుంటే చాలా డిస్టర్బన్స్గా కొంచెం బ్లర్ అనే అనేది వస్తుంది అంతే కాకుండా సౌండ్ క్వాలిటీ ఎక్సపెక్టేషన్స్ కూడా అనుకున్నంత అయితే లేవు అంతే కాకుండా అది ఛార్జింగ్ కూడా త్రీ డేస్ వస్తుంది అని ఉంది కానీ వన్ డే వన్ డే ఒక సాంగ్స్ వింటే చాలు బ్యాటరీ అనేది లో బ్యాటరీ అయిపోతుంది సో దానికి నేను టు స్టార్ మాత్రమే రేటింగ్ ఇస్తాను ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అయితే అనుకున్నంత మంచిగా అయితే లేదు